నేను పుస్తక ప్రదర్శనకు వెళ్ళడం జరిగింది మాకు దగ్గరలో ఉన్నటువంటి పట్టణంలో సంవత్సరానికి కొన్ని కొన్ని సార్లు పుస్తక ప్రదర్శన అనేది ఒక వారం నుంచి పదిరోజుల పాటు జరుపుతారు ప్రతీ సంవత్సరం నేను ఒకటి రెండు సార్లు వెళ్ళడం జరిగింది అందులో నేను తెచ్చుకున్న పుస్తకాల్లో అక్కడ పిల్లలకు సంబంధించిన పుస్తకాలు మరియు కామిక్స్ కామిడీ పుస్తకాలు మనకు అందుబాటులో ఉంచడం జరిగింది దాంతో పాటుగా ప్రముఖ రచయితలు అయినటువంటి శ్రీశ్రీ గారు యండమూరి వీరేంద్రనాథ్ గారు దాశరథి కృష్ణామాచార్యులు గారు దాంతో పాటుగా పురాణకాలము అనువదించినటువంటి వేమన తిక్కన తెనాలి రామకృష్ణ వంటి వాళ్ళు రచించినటువంటి రచనలు కూడా మనకు అందుబాటులో ఉంచడం జరిగినది నేను వెళ్ళినప్పుడు నాకు నన్ను అతిగా ఆకర్షి ఆకర్షించినటువంటి పుస్తకము యండమూరి వీరేంద్రనాథు రచించినటువంటి వెన్నెల్లో ఆడపిల్ల ఈ నవల నన్ను బాగా ఆకట్టుకుంది దాంతో పాటుగా హర్రర్ సినిమా తీసినటువంటి మరొక పుస్తకము యండమూరి వీరేంద్రనాథ్ గారిదే అది కూడా తులసీదళం ఈ రెండు పుస్తకాలు నన్ను ఎంతో ఆకర్షించి నేను తీసుకునే విధంగా చేయడం జరిగింది